బోడో బెంగాలి వంటి ప్రాంతాలలో మన తెలుగు భాషకు ఎలాంటి సంబంధం ఉండదనే నేననుకుంటున్నాను ఎందుకంటే బోడో భాష అనేది మన వాయువ్య భారత దేశంలోని ప్రాంతాలు లైక్ నేపాల్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ వంటి ప్రాంతాలలో ఎక్కువ మాట్లాడుతారు బోడో భాషని అలాగే ఎన్ని అస్సామ్కి ఉన్న అధికార భాషలో కూడా ఈ బోడో అనేది ఒక అధికార భాషల్లో ఒకటి భారతదేశంలో రాజ్యాంగ హోదా కల్పించిన భాషల్లో కూడా ఈ బోడో భాష ఒకటి బోడో లాంగ్వేజ్ అనేది దేవనాగరి లిపిలో ఉంటుంది అలాగే బెంగాలి అనేది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఉంటుంది అలాగే అస్సాం త్రిపుర జార్ఖండ్ వంటి ప్రాంతాలలో ఈ బెంగాలీ భాషను ఎక్కువ వాడుతారు బెంగాలీ అనేది బెంగాలీ లిపిలో ఉంటుందండి సో మన తెలుగు భాష అనేది తెలుగు లిపిలో ఉంటుంది ఈ బోడో బెంగాలీ మాట్లాడే ప్రాంతాలలో అంటే వాయువ్య భారత దేశంలో మన తెలుగు భాషకు ఎటువంటి సంబంధం ఏమి లేదు దేనికి అదే ప్రత్యేకంగా ఉంటుంది